నమస్కారం సార్ నా పేరు వేణు నేను కొత్తగా అపార్ట్మెంట్లోకి చేరాను అయితే మా అపార్ట్మెంట్లో పెద్ద మొత్తంలో కార్డ్బోర్డ్ బాక్సులు మరియు ఇతర పునర్వర్గీకరించాల్సిన వస్తువులు ఉన్నాయి అయితే ఆ పదార్థాలు వస్తువులను తొలగించడానికి నాకు సహాయం కావాలి మా యొక్క అడ్రస్ వచ్చేసి పేరు వేణు అడ్రస్ ఐదు రెండు మూడు ధావాజీగూడం గన్నవరం